నేను ఆన్లైన్లో ఒక కొత్త డ్రెస్సు కోసం చూశాను కానీ ఆ డ్రస్సు నాకు నచ్చిన రంగులో సైజులో లేదు అందుకనే అలాంటి డ్రస్సే వేరే యాప్స్లో వెతికాను వేరే ఆన్లైన్ యాప్స్లో అలాంటి డ్రెస్ దొరికినందుకు కొంటాను దొరకకపోయిన యడల ఆ డ్రస్సు మా దగ్గర ఉన్న కొట్లలో చూసి ఎక్కడ దొరికితే అక్కడ కొంటాను ఆన్లైన్ డ్రెస్సు నాకు నచ్చినట్టు ఉంటే మాత్రమే కొంటాను ఆన్లైన్ యాప్స్ చాలా ఉన్నందులో ఈ డ్రెస్సు ఇక్కడ కాకపోయినా మిగతా వాటిల్లో సేమ్ డ్రెస్ సైజ్ అండ్ సేమ్ డ్రెస్ మోడల్ని సెర్చ్ చేసి కొంటాను సేమ్ డ్రెస్ మోడల్ దొరికే వరకు వెతుకుతాను ఆ డ్రెస్ ఏ యాప్స్లో దొరకకపోతే అప్పుడు మా దగ్గర ఉన్న దుకాణముల్లో కొంటాను నాకు నచ్చిన డ్రెస్ దొరికేంతవరకు నేను వెతుకుతూనే ఉంటాను ఆ డ్రెస్ మోడల్ని ఫోటో తీసుకుని మరి వేరే యాప్స్లో వెతుకుతాను మరియు షాపుల్లో కూడా చూస్తాను ఆ డ్రెస్ దొరికే అంతవరకు